హలో అవునండి మేడం చెప్పండి మర రా ఉడి స్ీల్ బ్యాగకు హీల్సు షూజు స్లాటు యూషేపు ఉంటాయండి

వి ేపుజీ షేప్లో కూడా ఉంటాయండి చెప్పండి బాటా ఫైర్బ్యాక్ ప్యారగన్ ఈకేసీ పోమా న కంపెనీలు ఉంటాయండి టాప్ బ్రాండ్స్

మీకుే ఏద కావాలండి హీల్స్ హీల్స్ పాట ప్యారగాన్ విీకెసీలో ఉందండి

షూజ వచ్చేసి నెక్కు ప పూమాలో ఉన్నాయండి ఇట్ హీల్స్ కావాలన్నారు కదా ఏ సైజులో కావాలండి కలర్స్ వచ్చేసి బ్లాకు తర్వా బ్రౌను వైటు ఉంటే అండి

బ్రాండ్ ఉండడిేమం మేడం బాటా ఉంది విీకేస్ంంది వాటర్ ప్రూఫ అేనండి వాటర్ ప్రూఫ్ బాగా గట్టిగా ఉంటాయి పైనంగా మెత్తగా ఉంటాయి హీల్స్ హై హీల్స్ అంట రోడ్ని అ బాగా కంఫర్ట్గా ఉంటాయయి వాకింగ్ చేయడానికి రన్నింగ్ చేయడానికి కూడా బ కంఫర్ట్గా ఉంటాయ్ అవి టా ఇవి వచ్చేసి మేడం పదిహేనుొందల నుంచి టూ థౌసండ్ దాకు ఉంటాయి మేడడం నండి పెట్టావగాలా మేడం ఇంక తక్కుయ కావాలా మేడం తక్కువై అంటే వేరే కంపెనీలో ఉన్నాయి మేడం మరి అవునండి ఆ సరే మేడం ఉన్నాయి మేడం మీరు షాప్కొస్తే సైజు చూసుకొని కొనుక్కుందరు మీరు కంఫర్ట్గా ఉన్న చూసి కొనుక్కోండి సరే రండి మేడంమ్